మా గ్రామంలో అనేక వ్యాపారాలు ఉన్నాయి అందులో కొన్ని వ్యాపారాలు ఇప్పుడు నేను చెప్తాను బట్టల దుకాణం ఈ బట్టల దుకాణాల వల్ల మా ఊరికి ఎంతో పేరు అలాగే మిఠాయి దుకాణాలు అలాగే కిరాణా షాపులు అలాగే కూరగాయల షాపులు అలాగే ఇంటి సామాగ్రి అమ్మే దుకాణాలు అటువంటివి చాలా ఉన్నాయి వాటి ద్వారా మా ఊరికి ఎంతో ప్రాధాన్యత కలిగింది ముఖ్యంగా చెప్పాలి అంటే పెళ్ళికి సంబంధించిన దుస్తులు మా ఊళ్ళో ప్రసిద్ధి చెందినవి అలాగే పెళ్ళిళ్ళు అయిన తర్వాత వారికి పంచిపెట్టే సారె మా ఊరు నుంచి వెళ్తాయి మా మిఠాయి షాపులు మా చుట్టుపక్కల గ్రామాలలో ఎంతో ప్రాముఖ్యం చెందినవి అలాగే మా ఊరిలో బంగారు వ్యాపారం కూడా చేస్తారు